నేను తిరిగిన ప్రదేశాలు ఏంటంటే అరకు చెన్నై హైదరాబాదు అరకులో ఉన్న ముఖ్యంగా నాకు నచ్చిన ప్లేసెస్ అందులో ఏంటంటే వాటర్ ఫాల్స్ ఎంతో పీస్ఫుల్గా ఉన్నాది ఎంతో ప్లెషంట్గా ఉన్నాది అలాగే కొండలు పెద్ద పెద్ద కొండలు అలాగే పురాతనమైన చర్చి కూడా ఉంది అక్కడ అక్కడ ఎంతో ఆనందం ఇచ్చింది నాకు అక్కడ అనేకమంది దూర ప్రాంతాలు వచ్చి అక్కడ విసిట్ చేస్తారు ఆ ప్లేస్ని అలాగే చెన్నై ఏంటంటే చెన్నైలో నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటంటే బీచ్ బీచ్ దగ్గర అనేక చాలా ఆనందం ఇచ్చింది నాకు అక్కడ నేను ఆ నీటిలో ఆడుకోవడం అలాగే ఎంతో ఆనందంతో ఆడుకున్నాను అలాగే స్టేడియం కూడా ఉంది అక్కడ పెద్ద స్టేడియం చెన్నై స్టేడియం ఆ స్టేడియం కూడా వెళ్ళాను అక్కడ పెద్ద పెద్ద స్టేడియం ఉంది పెద్ద పెద్ద కుర్చీలు బ్యాట్ బ్యాట్ బ్యాట్స్ కూడా బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నారు చూశాను అలాగే మూడో ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాదులో కూడా నేను అనేక ఇండస్ట్రీస్ చూసాను అలాగే కంప్యూటర్ సైన్స్ ఐటీ కంపెనీస్ అలాగే సినిమా ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి నాకు ఇవి అంటే చాలా ఇష్టం